నమస్కారం అండి చెప్పండి ఏం కొట్టమంటారు చికెనా మటనా అదే అండి మీరు అక్కడికే వచ్చారు చెప్పండి ఏం కావాలి మటను కావాలా చికెన్ కావాలా బల్కలోనా ఆహా ఏదన్నా ఫంక్షన్ ఉందా అండి ఇంట్లో

వచ్చే నెల పదిహేనో తారీఖా ఖాళీ అదే ఆ రోజు ఏమి పెట్టుకోలేదు లేండి అంటే మీకు కూడా ఆర్డర్లు చేస్తాము అంటే వచ్చే వచ్చేవాళ్ళకి ఇలా సప్లయ్ చేస్తామండి మీకు కూడా చెప్పండి చెప్పండి ఎక్కడ రెండు వందల యాభై మందికా అండి ఏంటండీ ఏ ఫంక్షనండీ అది రెండూ ఏభై మందికండి దాదాపు ఒక వెయ్యి మంది దాకా వస్తారేమో కదా బల్క్ ఆర్డర్ అన్నారు కదా మీరు ముందుగానే అంటే ఇది వెజ్ వాళ్ళకి ఇస్తున్నారా వెజ్ వెజ్ వాళ్ళు వే వెజ్ వాళ్ళు ఏమో వెజ్ వాళ్ళు ఉంటారేమో అండి రెండు యాభై మంది అదేలేండి ఇప్పుడు మీకు ఐదు అదే అండి దాదాపు ఐదు వందలు మందికి వేసుకుంటే కనుక మీకు చికెన్ అనేది ఒక యాభై కేజీలు కావాలండి యాభై కేజీలు అయితే అలాగే మటన్ కూడా పెడతారాండి మటన్ కూడా దానిలో తక్కువ అన్న ఉండాలండి లేకపోతే మీకు వెజ్ వాళ్ళందరికీ ఒక్కొక్క ముక్క వస్తే బాగుండదు కదా కనీసం రెండేసి ముక్కలు వెయ్యాలంటే మీరు ముప్పై కేజీలు అన్నా తీసుకోవాలండి మటను మటను ముప్పై కేజీలు చికెన్ ఒక యాభై కేజీలు అయితే మీకు బాగా సరిపోవచ్చండి అంటే ఫ్రై కిందా కూర కిందకి అయితే మీరు ఇంకొక ముప్పై కేజీలు తీసుకోవాలండి అయితే మీరు ఐదు వందలు మందికి చికెన్ ముక్కలు కింద ఫ్రై చేసి ఇచ్చేలాగా ఉంటే కనుక మీరు అది ఒక ఎనభై కేజీల వరకు తీసుకోవాలండి చికెను మటన్ అనేది మీకు క కర్రీ కింద ఉంచేయండి కర్రీ కింద వండేసుకోండి సరిపోతుంది మటను ముప్పై అండి ముప్పై కేజీలు అంటే మీకు ఒకొక్క కేజీ వచ్చి మేము మాములుగా అమ్మేది అయితే ఎనిమిది వందలు అమ్మతామండి ఇక్కడ మీరు ఇంత పట్టుకుని వెళుతున్నారు కాబట్టి మీకు ఏడు వందలకి ఇస్తామండి ఏడు వందలకి మీకు లేదండి ఇప్పుడు ఎలా ఉందంటే అది చాలా ఎంత బుల్కలో తీయొచ్చు కానీ త తగ్గించాను కదండి మీకు కేజీకి వంద రూపాయలు అంటే మీరు ముప్పై కేజీలు అంటే నేను దాదాపు ము ఎంతా ముప్పై ఇన్టు వంద రూపాయలు మూడు వేలు తగ్గినట్టే కదండి మీకు మొత్తం మీద చికెన్ అయితే ఇప్పుడు స్కిన్తో పాటు మీకు స్కిన్తో పాటు ఇస్తాము కాబట్టి మాములుగా మేము అమ్మేది అయితే రెండు నలభై అమ్ముతామండి మీకు కేజీ రెండు నలభై మీకు రెండు వందలకి వేస్తామండీ కేజీ సరే లేండి అయితే మీకు వేస్తామండి మేము ముక్కలు కూడా కొట్టి ఇచ్చేలా మేము ముక్కలు అవి మీరు కొట్టుకోక్కర్లేకుండా కొట్టి ఇచ్చేస్తాం మటను ముప్పై అండి చికెను ఎనభై కేజీలు అండి మీకు ఫ్రై కూడా అన్నారు కదా ఎనభై కేజీలు ఉండాలి

అవునండి ఇవ్వండి ఒక ఉంటే ఒక ఐదు వేలు ఇస్తే కనుక మేము మీ పేరు రాసుకొని ఆ రోజున మీరు వచ్చేముందు ఒక గమేలాలు తెచ్చుకోండి అదే ఇస్తారు కదండీ టాలు అంటే సామాన్లు అవి తెచ్చుకుంటే మీకు సులభం అవుతుంది పట్టుకుని వెళ్ళడం తప్పకుండా మీ మీ ముందే కొడతామండి మేము వెయిట్ మెషిన్ వెయిట్ మెషిన్ మీద పెట్టి కేజీలు ఎన్ని కేజీలు వచ్చాయి మీకు చూపించే మీకు చూపించే కొడతామండి మేము